నేనిప్పటివరకు ఎప్పుడూ కూడా కళాకృతి పోటీల్లో ప్రదర్శనలో నేను పాల్గొనలేదు కానీ నాకైతే ఆశ చాలా ఎక్కువగా ఉంది పాల్గొనాలని ఎందుకంటే చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ ఫస్ట్ సెకెండ్ క్లాసుల్లో మాకు డ్రాయింగ్ నేర్పించినప్పుడు డ్రాయింగ్ వేయడం ఎలాగో మా మాస్టర్ మాకు నేర్పించారు ఆ నేర్పించడాన్ని బట్టి ఆ డ్రాయింగ్ పరీక్ష వచ్చినప్పుడు మాకు డ్రాయింగ్ పెట్టారు అలా డ్రాయింగ్ పెట్టినప్పుడు నాకు సెకెండ్ ప్రైజ్ వచ్చింది అంతేకానీ ఎప్పుడూ కూడా ఈ కళాకృతి పోటీల్లో అయితే నేను పాల్గొనలేదు కానీ ఆ సెకెండ్ ప్రైజ్ కన్నా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా ఇష్టం నేను చాలా సార్లు ట్రై చేస్తున్నాను పోటీల్లో పాల్గొనాలని కానంటే ఇంకా ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉన్న అనేక ప్రదేశాల్లో వాటి పిక్చర్సు బాగా డ్రాయింగ్ నేర్చుకుని నేనీ పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తున్నాను ఒక పక్షులు ఆకాశంలో ఎగురుతుంటే ఆకాశంలో ఏంత అందంగా ఉంటాయో అలాగే చెట్లు వికసిస్తుంటే అవి ఎంతందంగా ఉంటాయో సూర్యుడు ఉదయిస్తుంటే కొండల మధ్యలోంచి అది ఎంత అం అందంగా ఉంటుందో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను ఇవన్నీ బాగా ఇంకా నేర్చుకుని రాబోయే ఆ పోటీల్లో పాల్గొనడానికి నేనైతే ప్రయత్నాలు చేస్తున్నాను ఆ ప్రయత్నాలలో నాకు విజయం రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను